క్రీడలలో విజయమైన వైఫల్యాలను మనము ఒక మంచిగా తీసుకోవాలి ఎందుకంటే క్రీడలలో మరింత మెరుగు చేయడానికి వైఫల్యం అనేది ఎంతో సహాయపడుతుంది ఎందుకంటే ఒక ఒకసారి నువ్వు వైఫల్యం అయినట్లయితే ఒకసారి నువ్వు ఓడిపోయినట్లయితే మరోసారి నువ్వు ఖచ్చితంగా గెలవాలన్నది మాత్రం కసి మాత్రమే నీలో ఉంటుంది అదే నువ్వు జయించినప్పుడు విజయాన్ని సాధించినప్పుడు నువ్వు ఎప్పుడు విజయాన్ని సాధిస్తూనే వెళ్ళలేవు ఎందుకంటే జీవితం అన్నాక ఎక్కడో ఒక చోట వైఫల్యాన్ని అందుకోవాల్సిందే వైఫల్యాన్ని నువ్వు చూడాల్సిందే అలా ఉన్నప్పుడు ఒక క్రీడలలో ఉండేటప్పుడు వైఫల్యాన్ని చూసేటప్పుడు ఎటువంటి కష్టాలైనా సాధించగలము అది ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది అది క్రీడల్లో మాత్రం కాదు జీవితంలో ఎటువంటి కష్టాలైనా ఎదుర్కోగలవు అని ఒక ధైర్యాన్నిఇస్తుంది ఒక సంతోషాన్ని కలగజేస్తుంది అందుకు విజయాన్నైనా వైఫల్యాన్ని అయినా రెండిటిని ఒకేలాగా తీసుకో అలా తీసుకున్నప్పుడు విజయాన్ని సాధించావా సంతోషంగా ఉండు వైఫల్యాన్ని సాధించావా నువ్వు మరోసారి ఖచ్చితంగా జయిస్తావని మనసులో ఆ యొక్క మాటని చెప్తూనే ఉండు మరోసారి చేసేటప్పుడు ఇంకా కొంచెం మంచిగా చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న విషయాన్ని సాధిస్తావు అందుచేత నీవు అనుకునే విషయాన్ని సాధించేవరకు నీ యొక్క ప్రయత్నాన్ని వదలకు అనుకున్నంత వరకు నీ యొక్క విషయాన్ని చేయ చేయడానికి నీవు నీ నీ వల్ల అయినంత శక్తిని పెడుతూనే ఉండు నువ్వు అనుకున్న నువ్వు అనుకునే విషయాన్ని జయించే వరకు కష్టపడుతూనే ఉండు ఖచ్చితంగా జయిస్తావు ఎందుకంటే విజయాన్ని సాధించే వాడేనా వైఫల్యాన్ని ఖచ్చితంగా సాధించే ఉంటాడు అందువల్ల విజయాన్ని సాధించిన వైఫల్యాన్ని సాధించిన రెండిటిని ఒకేలాగా తీసుకో విజయాన్ని ఎప్పుడూ సాధించేవాడు వైఫల్యాన్ని ఏదో ఒక రోజు ఎదుర్కొంటాడు కానీ వైఫల్యాన్ని ఎదుర్కొన్నవాడు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తాడు అనుకున్న ఎత్తులో వెళ్ళగలడు అందుచేత నువ్వు అనుకునే విషయాన్ని క్రీడలలో ఎలా ఎదుర్కోవాలి అంటే రెండింటిని ఒకేలాగా తీసుకో ఎందుకంటే నువ్వు ఒక మంచి మెరుగైన మనిషిగా అవ్వాలంటే మెరుగుగా క్రీడలలో రావాలంటే వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సిందే ఎదుర్కొన్నప్పుడు మాత్రమే నువ్వు జయ విజయాన్ని ఎలా అందుకుంటావన్నది నీ దగ్గర ఉంటుంది అందుచేత ఎటువంటి విషయాలన్నా సాధించాలనుకుంటే వైఫల్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు విజయమైన వైఫల్యమైన రెండింటిని ఒకేలాగా ఎంచుకో రెండింటిని ఒకేలాగా చూడు ఎందుకంటే నువ్వు ఒక మంచిగా రావాలంటే ఒక మంచి ఏ స్థాయిలో ఉండాలంటే వైఫల్యము ఉండాలి విజయము ఉండాలి